చెప్పండి ఏ విధంగా సహాయగ సహాయపడగలను ఓకే

చాలానే ఉన్నాయండి మీకు ట్రాఫిక్ లేకుండా మీకు ఇబ్బంది కలగకుండా గల్లీలోంచి కూడా తీసుకెళ్తామండి మీకు ఏ ప్రాబ్లం కలగకుండా మంచిగానే మేం తీసుకెళ్తాము వస్తామండి మీకు ఎ ఎక్కడ ఏ ప్లేస్ కావాలి ఎట్లా కావాలి నీకు ట్రాఫిక్ లేకుండా ఏ ఇబ్బంది కలగకుండా మంచిగా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం చూసుకుంటానండి ఏ ప్రాబ్లం కలుగకుండా ఎంతిస్తారు చెప్పండి అదే చార్జెస్ ఎంతిస్తారు ఏంటి మీ ఒపీనియన్ ఇప్పుడు నాంపల్లి నుంచి గోల్కొండ కంటే ఐ తింక్ ట్రాఫిక్ కాబట్టి నీకు గల్లీ గల్లీలోంచి తీసుకెళ్ళాలి కాబట్టి ఒక సిక్స్ హండ్రెడ్ వేసుకోండండి అదే ర్యాపిడోకి ఉండేది అంటే వాళ్ళు ట్రాఫిక్లో మీకు ఏ ఇబ్బంది కలగకుండా మీకు సందు సందుల్లో వెతికి తీసుకెళ్తున్నాం కదండి సరే అండి మీకోసం మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీది కాదు నాది కాదండి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేయండి ఓకేనా లొకేషన్ పంపండి మీరు టిఫిన్ చేసుకుని రండి లొకేషన్ సెండ్ చేయండి ఒక పది నిమిషాలల్లో మీముందుంటా ఓకేనా అండి త్యాంక్ యూ అండి